పంతొమ్మిది ఎనిమిది రెండువేల తొమ్మిది ఇరవై నాలుగు ఐదు రెండువేల ఇరవై ఒకటి ఒకటి రెండువేల ఇరవై రెండు పద్నాలుగు ఆరు రెండువేల ఇరవై రెండు ఒకటి తొమ్మిది రెండువేల ఇరవై మూడు